నేను తెలుగు ఎలా నేర్చుకొన్నాను అని చెప్పాలనుకుంటే నేను చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ సమయంలో కావచ్చు మా టీచర్లు అంతేకాక మా స్నేహితులు వాళ్ళ ద్వారానే నేను తెలుగు నేర్చుకున్నాను దాని తర్వాత తెలుగు అనేది నాకు చానా ఇష్టమై ఇష్టమైన భాషగా మారింది అంతేకాక నా బాతు నా మాతృభాష తెలుగు భాషే అని నేను చెప్పుకోవచ్చు దాని తర్వాత తెలుగు భాష అనేది నాకు ఈజీగా నేర్చుకో నేర్చుకునే నేర్చుకోడానికి సులభంగా ఉనింది దానికి కారణం మా నా ఫ్రెండ్స్ నా టీచర్లు వాళ్ళు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు దాని తర్వాత నా తెలుగు భాష పైన అనుభవం చెప్పాలనుకుంటే దీనిపైన నాకు ఒక మంచి అభిప్రాయం కలిగుంది అంతేకాక తెలుగు భాష అనేది నాకు ఎంతగానో నచ్చిన ఒక మాతృభాష నేను గర్వంగా చెప్పుకోవచ్చు తెలుగు భాష నాకు ఈ భాష తర్వాత ఇంకో ఇంకో ఇంకా సగం భాష దీనికంటే ఎక్కువ అవి రావు ఎందుకంటే తెలుగు భాషే నాకు ఎక్కువ నచ్చిన ఎక్కువ నచ్చే భాష నా తెలుగు భాషే అంతేగాక తెలుగు భాష పైన నాకు ఒక మంచి అభిప్రాయం ఒక గొప్ప అనుభవం కలిగుంది నేను గర్వంగా చెప్పుకోగలను